మరణాల రేటు అంటే మా దగ్గర ఎక్కువగా ఎక్కువ యాక్సిడెంట్స్ యాక్సిడెంట్స్ వల్ల చాలామంది చనిపోతున్నారు అంటే డ్రైవింగ్ స్పీడ్ ఉండడం డ్రింక్ చేయడం డ్రింక్ డ్రింక్ చేసి డ్రైవ్ చేయడం ఇలాంటి వాటి వల్ల వాళ్ళు లా వాళ్ళకి నష్టం జరగడమే కాకుండా నార్మల్గా వెళ్ళే వాళ్ళకు కూడా నష్టం జరుగుతుంది ఇదీ స్టా అంటే ఇప్పుడు మేము బాగా స్ట్రగుల్ అవుతున్నది ఏంటిదంటే యాక్సిడెంట్ వల్ల చాలా మంది చనిపోతున్నారు చిన్న చిన్న పిల్లలు కూడా డ్రింక్స్ కలవాటయ్యి ఎక్కువగా మళ్ళీ ఈ యాక్సిడెంట్స్ చేయడంతో పాటుగా ఇంకా డ్రింక్స్ అలాగే అలవాటయ్యి కుటుంబంలో ఇబ్బందులు ఎదుర్కోవడము ఈ కుటుంబస్తులంత ఇబ్బందులు ఎదుర్కోవడం డబ్బుల కోసము ఆస్తుల కోసమని చెప్పి ఆ టైంకు తాగడానికి డబ్బులు కావాలి అని చెప్పి తల్లిని అయినా ఏది అయినా కూడా చూడకుండా ఆ ఆవేశంలో తాగిన మత్తులో చంపేయడం ఎందుకంటే అంటే ఈయా ఇలా ఈ దీని వల్ల ఏమయితుందంటే వాళ్ళు అంటే అన్కాన్సియస్ అవుతున్నారు ఒకటి ఇక్కడ ఫస్టు మరణాల రేటు యాక్సిడెంట్స్ వల్ల అవుతుంది ఇంకొకటి తాగడం వల్ల అవుతుంది మరణాల రేటు పెరుగుతుంది ఎక్కువగా మత్తు పానీయాలకు బానిసలు మెయిన్గా యూత్ యూత్ బాగా తాగడం ఎవరి మాట చెప్పిన వినకపోవడం సోషల్ మీడియాలో వచ్చేటివి చూడడం వాళ్ళకి వాళ్ళే ఊహించుకోవడము ఎవరినైనా ఇష్టపడుతున్నప్పుడు వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళని చంపేయడం ఇలాంటివన్నీ బాగా జరుగుతున్నయి దాని తరువాత ఇంకా శిశు మరణాలంటే ఈ మధ్య కాలంలో టీకాలు అందుబాటులో చాలా వరకి అందుబాటులో వచ్చినాయి ప్రభుత్వ పథకాలు పెట్టారు గవర్నమెంట్ హాస్పిటల్స్లల్లో ఒకామె ఉన్నారు లేకపోతే ఇంకా ప్రతీ గల్లీలో కానీ ప్రతీ కార్పొరేటర్ దగ్గర కానీ ప్రతీ దగ్గర కూడా ఏఎన్ఎంస్ అనీ లేకపోతే ఆశా వర్కర్స్ అని ఉండి ఇంటింటికి కూడా తిరిగి టీకాలు వేయడము లేదు అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఆర్ ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు కూడా టీకాలేయడము బాగనే జరుగుతుంది అంటే ఈ చిన్నపిల్లల మరణాల రేటు అయితే చాలా వరకు తగ్గిపోయింది అని చెప్పుకోవచ్చు మా దగ్గర అయితే ఇంకా పిల్లలని చూసుకోవడం అంటే సిటీలో అయితే ఆ అంగన్వాడి స్కూల్స్ ఉంటాయి కానీ ఎక్కడుంటయో కూడా తెలీదు సరిగా అందరికీ అందుబాటులో ఉండవు ఉన్నా ఎవరు సరిగా పంపించరు అవి ఎక్కడుంటాయో కూడా సరిగా ఎవ్వరికీ తెలీదు విలేజెస్లో అయితే చిన్నపిల్లలను చూసుకోవడానికి అంగన్వాడి స్కూల్లో ప్రీ ప్రైమరీ స్కూల్స్ అనీ ఆ అంగన్వాడి స్కూల్లో పంపిస్తారు పిల్లలను వాళ్ళు చూసుకుంటారు ఇంకా ప్రభుత్వ పథకాలంటే పిల్లలను చూసుకోవడము ఇంకా ఇప్పుడు చిన్నపిల్లలకి ఆడ పిల్లలకి ఏదో స్కీమ్ కూడా పెట్టారు నాకు సరిగా గుర్తుకు లేదు కానీ కొన్నీ ఆడ పిల్లలకి ఉన్నయి కానీ మగ పిల్లలకి లేవు కానీ మగ పిల్లలు కూడా సీ చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు అందరూ పిల్లలే కదండీ పిల్లలకి కూడా రేపు పెద్దగా అయిన తరువాత వాళ్ళు చదువుకోవాలి ఆడ పిల్లలు మాత్రమే వాళ్ళు ఇరవై సంవత్సరాలు వచ్చిన తరువాత వాళ్ళకి ఈ పథకం ఇప్పుడ్నుంచి మీరూ థౌజండ్ రూపీస్ ఏదో ఉంది అది కడితే మీకు ట్వెంటీ ఇయర్స్ వచ్చిన తరువాత అమౌంట్ ఇంక్రీస్ అవుతుంది సో అలాంటివి కూడా పిల్లలకి చిన్న పిల్లల అబ్బాయిలు కూడా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళకి చదువులకు ఉపయోగపడే అమౌంటే కదా అది వాళ్ళకి కూడా కట్టడానికి ఒక పథకం ఉంటే బాగుండేదేమో అనిపించింది నాకు మిగతా కొంత కొంత వరకైతే చాలా బాగానే ఉంది అనిపిస్తుంది ఇప్పుడు వరకైతే